మా నాన్నగారు చదువుకోలేదు కానీ వారు జీవితంలో గ్రామంలోని జమీందారులు దొరల గురించి వారు చెప్పేవారు వారు పనిచేసే చోట జరిగిన సన్నివేశాలను కథల రూపంలో చెప్పేవారు ఇవి గ్రామ చరిత్రకు గ్రామంలోని జమీందారుల చరిత్రను తెలుపుతున్నాయి అలాగే మా తాతగారు ఎక్కువగా వ్యవసాయ పనులు చేసే చోట పాటలు కథలు చెప్పేవారు తాతగారు ఆ కాలంనాటి సామాజిక పరిస్థితులు సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను గురించి కథలు కథలుగా చెప్పేవారు అంతేగాక నీతి కథలు హిత బోధన చేసే కథలు చెప్పేవారు అలాగే గ్రామంలో దొరలు వారి పరిపాలన విశేషాలను కథల రూపంగా మా తాతగారు చెప్పేవారు ఇవి స్థానికంగా చరిత్ర రాయడానికి దోహదపడుతున్నాయి మరియు వారి చరిత్రను తెలుసుకోవడానికి భవిష్యత్తు తరాలకి ఈ కథలు ఎంతో ఉపయోగపడతాయి